హలో చెప్పండి అంటే మీకు ఏ ఏ బుక్స్ కావాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇంటర్ డిగ్రీ అవి కావాలా

రేడియంట్ కావాలా అంటే ఇప్పుడు టెన్త్ బుక్స్ కావాలా అన్ని అన్ని ఇవ్వమంటారా అన్ని సబ్జెక్ట్స్ కావాలా ఆ ఏ సబ్జెక్ట్స్ అ ఇప్పుడు మీకు రేడింట్లనేమో చిన్న షార్ట్కట్లు ఉంటుంది ఫాల్కాన్ పబ్లిషర్స్లనేమో కొంచెం డీటెయిల్గా ఉంటుందన్నట్టు అంటే ఫ్యాల్కన్ తీసుకోండి మంచిగా ఉంత ఇంకా వేరే ఏమన్నా బుక్స్ అంటే ఇప్పుడు కీ పేపర్స్ ఉన్నాయి కీ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒక టెన్ ఇయర్స్ పేపర్స్ బుక్లెట్స్ అవన్ని ఉన్నాయి అవన్నీ ఇవ్వమంటారా ఆ ఆ ఆ ఆహ క్వాలిటీ ఉంటాయిన్ని ఎస్ఎస్ ప్రైమ్ తీసుకోండి అందులో అవి అయితే క్వాలిటీ ఉంటాయి హ ఇంకేమన్న ఇవ్వమంటారా ఇది బిల్లు చూడాలి ఇంకా వేరే ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఇప్పుడు మెటీరియల్ వస్తుంది కదా క్వశ్చన్ పేపర్స్ అయిన అవైన అవి కూడా ఇవ్వమంటారా మొత్తంసరికి ఒక బుక్స్ ఒక బుక్ కాస్ట్ ఒక బుక్కి మూడు వందల రూపాయల అవుతాయి పద్దెనిమిది వందలు అవుతాయి సరే ఏ సన్నగా ఆ బుక్కులు ప్యాక్ చేయి